హలో గుడ్ మార్నింగ్ సార్ నేను ఎస్బిఐ ఇన్సూరెన్స్ నుంచి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను మీకు ఆల్రెడీ అవే బ్యాంకు ప్రీమియం ఉన్నంత వరకు మీకు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం ఇది మంత్లీ వచ్చేటప్పటికి ఫైవ్ తౌజండ్ పే చెయ్యాలి సార్ టెన్ ఇయర్స్ బాండు ఫైవ్ ల్యాక్స్ వస్తుంది మీకు తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుందా అనుకుంటా అంటే హెల్త్ మీ ఫ్యామిలీలో గానీ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా అయినట్లైతే అప్ టూ ఫైవ్ ల్యాక్స్ వరకు మేము పే చేస్తాం మీరు మాకు కాల్ చేస్తే చాలు మేమే డైరెక్ట్గా పే చేస్తాం ఇంకా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా ఓకే సార్ నేను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తా ఓకే పి మంచిర్యాల ఎస్బిఐ బ్యాంక్ సార్ లేదు మీరు డైరెక్ట్గా మా అక్కడికొచ్చే చేసుకోవాలి ఓకే త్యాంక్ యూ త్యాంక్ యూ అదే సార్ ఇది హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కనుక మేము ఇది హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఏంటి సార్